హలో లక్కీ రెస్టారెంట్ నుంచి మాట్లాడుతున్నాను అండి మా రెస్టారెంట్లో వెజ్ అండ్ నాన్ వెజ్ ఉన్నాయండి మీకు ఏమి కావాలి మేడం మేడం చాలా టేస్టీగా ఉంటాయి మీకు కావలసినవి అన్నీ అవేలబుల్గా ఉన్నాయి వెజ్ అయిన నాన్ వెజ్ అయిన కానీ ఆర్డర్ చేసిన ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మీకు డెలివరీ అయిపోతుంది మ్యామ్ మా మా దగ్గర బిర్యానీ ఫేమస్ మేడం మీకు చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఫిష్ బిర్యానీ ప్రాన్స్ బిర్యానీ లేదంటే వెజిటేరియన్లో అయితే పన్నీర్ బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీ పన్నీర్ మటర్ కర్రీ ఇవన్నీ బాగా ఫేమస్ మా దగ్గర అన్నీ మేడం మీరు టైమింగ్స్ చెప్తే మేము క్వాంటిటీని బట్టి మేము అరేంజ్ చేస్తాం మ్యామ్ మేడం మేము ఎంత ఎంతైనా సర్వ్ చేయగలుగుతాం మ్యామ్ మ్యాడమ్ మీరు మెను పెడతాం మ్యామ్ మీకు వెజ్ అయిన నాన్ వెజ్ అయిన మాకు ఏ డౌట్ పడకుండా మాకు ఆర్డర్ చేయండి మేడం మాకు మా సర్వీసెస్ బాగుంటాయి మేడం చాలా టేస్టీగా ఉంటుంది మా ఫుడ్డు ఒకసారి తింటే మళ్ళీ మీరు ఆర్డర్ చేయాలి అనుకుంటారు ఓకే మేడం యువర్ ఆల్వేస్ వెల్కమ్ మేడం ఓకే మేడం ఓకే మ్యామ్ షూర్ మ్యామ్ యువర్ ఆల్వేస్ వెల్కమ్ మేడం